హలో గుడ్ ఈవినింగ్ ఎస్ ఎస్ అండి యా అండి పాజిబుల్ అవుతుందండి యా అయితే సార్ మేము ఇక్కడ ఏంటని అంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కొన్ని మా అందరినీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని గ్యాదర్ చేసి వన్ డే ట్రావలింగ్స్ అని వన్ డేలో మీరు అన్నీ విజిట్ చేయొచ్చు అనమాట ఉన్న టెంపుల్స్ అన్నీ సో ఇదొచ్చేసి మాది ఆంధ్రప్రదేశ్లో ఉంది సో మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కుతారు కదండి మీది స్టేట్ ఎక్కడండి యా ఓకే సో అక్కడనుంచి మీరు ఉందండి ఉంది మీరు ఎంత్ ఎంతమందండి ఓకే ఓకే అండి ఓకే నో ప్రాబ్లం సార్ ఏం పర్లేదు సార్ ఓ అయితే ఏంటి అంటే సార్ ఈచ్ పర్సన్కి వచ్చేసి మేము అక్కడ ఒక త్రీ టెంపుల్స్ ఉన్నాయి సార్ లైక్ మీరు చెప్పిన టెంపుల్స్కన్నీ అంటే మేము ది మేము ఏ టైంకి ఏ టైమింగ్కి తీసుకెళ్తామో అలానే ఉంటుంది అందర్నీ కలిపే తీసుకెళ్తాం కాబట్టి సో పర్ పర్సన్ వచ్చేసి ట్వంటీ తౌజండ్ అవుతుంది సార్ లేదు సార్ ఇదైతే నార్మల్ ప్రైస్ సార్ ఎందుకంటే మేము ఎవ్రీతింగ్ అనమాట మీకు స్టేయింగ్ కూడా మేమే చేయ చేస్తామనమాట లేదు సార్ అంటే స్టేయింగ్ అంటే ఫ్రెషప్ కోసం సార్ దట్స్ ఇట్ మీరు వన్ డేనే అంటున్నారు కాబట్టి మీరు నైట్ వరకు మీరు రీచ్ అయిపోతారు ఇక్కడికి జస్ట్ ఫ్రెషప్కి ఫ్రెషప్ అవడానికి మేము రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అక్కడ సో మేము అన్నీ కలిపేసి మేము చెప్తున్నామనమాట ఈ ప్రైస్ సార్ ఓకే సార్ మరి మేము ఒకసారి మా మ్యానేజర్తో కూడా మాట్లాడతాము మాట్లాడి మేం డిస్కస్ చేస్తాం మేము అన్నీ మీకు కాల్ ఓకే సార్ ఓకే ఓకే సార్ నేను మళ్ళీ మీకు ఒక ఫైవ్ మినిట్స్లో కాల్ బ్యాక్ చేస్తాను సార్ ఓకే అండి త్యాంక్ యూ